నమస్కారమండి నేనొక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నానండి నా పేరు సురేషు

అంటే ఈ ఇన్సూరెన్స్ గురించి దానికున్న లాభాలు మీకు కొంచెం వివరించి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వేయించుదామని అనుకుంటున్నానండి దాని గురించి మాట్లాడుదామని వచ్చానండి అదే అండి ఇపుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీ పిల్లలకు లేకపోతే మీ ఇంట్లో ఉన్న అక్కలకు లేకపోతే చెల్లెళ్ళకు అమ్మ గారికి ఇలాగా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక మీకు హాస్పిటల్ బిల్స్ ఇలాంటివన్నీ మీకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుందండి మ్యాగ్జిమమ్ ఇప్పుడు ఏంటంటే మీ కుటుంబంలో మామూలుగా ఎంతమంది ఉంటారు అండీ మీరు అంటే ఏం లేదండి ఆ పాలసీలు మీ పేరు మీద వేసుకోవచ్చు మీ చెల్లి గారి పేరు మీద లేకపోతే మీ అమ్మ గారి పేరు మీద వేసుకోవచ్చండి వేసుకోవచ్చండి మీ చెల్లి గారి పేరు మీద ఎలా ఉపయోగపడతాయంటే ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వస్తాయని కాదు కానండి ఆ డబ్బులు వస్తే కనుక మీకు తరవాత వారి పెళ్ళి గురించో లేకపోతే ఏదన్నా కా కార్యక్రమంలో డబ్బులు పెట్టాలన్నా మీకు ఈ డబ్బులు దాచిన డబ్బులు ఆ అవసరమైన టైమ్లో బయటకొస్తాయండి

అంటే మీ చెల్లి గారి పేరు మీద కాని అంటే మీ చెల్లి గారికి వయసెంత ఉంటుంది అండీ ఒక ఇరవై సంవత్సరాలు దాకా ఉంటుంది కదండీ అంటే వాళ్ళ పేరు మీద పాలసీ అంటే పదిహేను సంవత్సరాలు వేసుకోవచ్చండి లేదా ఇరవై సంవత్సరాలకి వేసుకోవచ్చు అండి లాంగ్ టర్మ్ పాలసీ టైపు లేదండి అంటే ఇరవై సంవత్సరాలో ఒక వేళ తీసుకుంటే కనుక మీరు ఇరవై సంవస్తారాలలో దాదాపు ఒక పదిహేడు కడితే సరిపోతుందండి మిగతా మూడు సంవత్సరాలు కంపేనీ మీ కట్టాల్సిన మనీని కంపెనీ కట్టుకుంటుందండి అంటే వెంటనే అంటే ఉంటుంది కదండీ ఇలాగా మీ జిరాక్స్లు అన్నీ లేకపోతే మీరు కట్టించుకున్న బాండ్ పేపర్లు ఇవ్వడం అలాంటివన్నీ కుదుర్చుకుని ఇవ్వడానికి దాదాపు ఒక మూడు నెలలండి మూడు నెలలలోపు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి వడ్డీ అంటే మీరు పాలసీ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి మీరు ఎక్కువ మనీ తీస్ ఎక్కువ డబ్బులు కట్టేలాగా పాలసీ తీసుకుంటే కనుక దాదాపు ఎంత ఉండదండి ఒక మూడు శాతం అలా వస్తుంది అండి సంవత్సరానికి మీరు కట్టేదానిమీద

సరే అండి మీరు ఆలోచించుకొని కొంచెం అంటే మీకూ ఉపయోగపడుతుందండి హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా వేయించుకోవడం వల్ల మీకు ఎన్నో ఉన్నాయి మా నెంబర్ చూసుకోండి ఇస్తాము తొమిది తొమిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు ఇది నా నెంబర్ అండీ మీరేదో ఒకటి చూసుకొని చెప్తే మేము మనం ముందుకెళ్దామండి సరేనండి ఉంటామండి